నేను డ్రాయింగ్ అనేది ఆరవ క్లాస్లో మొదలుపెట్టాను నాకు డ్రాయింగ్ డ్రాయింగ్లో పర్యావరణ పర్యావరణాన్ని చిత్రీకరించడం నాకు చాలా ఇష్టం నాకు ఇష్టమైన ఆర్టిస్టు రవివర్మ గారు